మేడమ్ ఆషా వర్క్కరా ఏబీ నెగెటివ్ బ్ల ఏ అయితే మేడమ్ బ్లడ్డు కావాలండి నాకు ఏబీ నెగెటివ్ కావాలి కొంచెం అరేంజ్ చేస్తారా మా అత్తమ్మకు కొంచెం దెబ్బ దాకింది ఆమెకు బ్లడ్ పోయింది హాస్పటల్లో వేసి ఉంది ఏబీ నెగెటివ్ కావాలండి కొంచం అర్జెంటుగా కావాల మేడమ్ అబ్బా మేడమ్ ఎట్లా అలా అంటే అర్జెంటు అసలు తొందరగా అట్లా సిరీయస్గా ఉంది మేడమ్ తొందరగా కావాలి అంటే పార్థీ అబ్బా మేడమ్ అట్లా అంటే ఎట్లా మేడమ్ ఎట్లానన్న చేసి మీరు ఎక్కడనైనా తెలసుకోండి మేడమ్ వేరే వేరే వేరే హాస్పటలలో కానీ అ తెలుసుకుని కొంచం అరేంజ్ చేయుర్రి మేడమ్ పది పదిహేను నిమిషాల పది పదిహేను నిమిషాలలో నాకు కావాలి మేడమ్ మా అత్తమ్మ కొంచం సిరీస్ కొంచెం అర్దం చేసుకోండి మేడమ్ ఏబి నెగెటివ్ మేడమ్ కొంచం మర్చిపోకుర్రి మేడమ్ కొంచం అర్జెంటు ఉంది మేడమ్ మా అత్తమ్మ బాలేదు మేడమ్

చేయుర్రి మేడమ్ కొంచెం అర్జెంట్ ఉంది గంట సేపట్లలో చేస్తారా మేడమ్ గంట పడుతుందా హాఫ్ అన్ అవర్ పడుతుందా ఎంత సేపు పడుతుంది కొంచెం తెల్సుకోవాల మేడమ్ అంటే వేరే వేరే హాస్పటల్ ఇంకా ఇంకా వేరే వేరే హాస్పటల్ల వాళ్ళ నైనా తెలుసుకుని కొంచం చెప్పుర్రి మేడమ్ కొంచం ట్రై చేయుర్రి మేడమ్ అర్జెంట్ మేడమ్ అత్తమ్మ బాలేదు కొంచం అర్దం చేసుకుర్రి మేడమ్

ఓకే మేడమ్ హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ చేయాల మరల